ఈ రోజుల్లో తెలుగు భాషపై చాలా లీనం జరుగుతుంది ఆంగ్లంలోనే ఎక్కువ మంది మాట్లాడాలని అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆంగ్లమే ఉపయోగపడుతుంది తెలుగు మనకి అంత ఎవరికీ రాదు ఆంగ్లమైతే మనం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడవచ్చు అందుకనే

పోగొట్టించినట్టు కానీ అనేక భాషల అభివృద్ధిలను అనేక రూపాన్ని ప్రదర్శిస్తుంది ఇవి అంతర్భాష వ్యాపారంలో శిక్షణ వ్యవసాయంలో తంత్ర చనాల్లో ఉపయోగపడేవి ఈ భాషల అంతర్గతంగా ఉన్న వాఖ్యానాలతో అధునిక సాహిత్యం వాణిజ్యం తంత్ర జ్ఞానం వైద్యశాస్త్రం మరియు భౌగోళిక అంతోకోనుతో ఉన్నాయి అందుకే తెలుగు భాష ఆంగ్ల భాష తెలుగు భాషపై చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈరోజుల్లో తెలుగు మాట్లాడటం చాలా ఇబ్బంది జరుగుతుంది అందుకే ఎవరి అయినా తెలుగు భాషలలోనే మాట్లాడాలి అని ఏదైనా గుర్తుగా సూచించాలి తెలుగు భాషను సంస్కృత భాషగా మార్చుతున్నారు మరచిపోతున్నారు చాలా మంది అందుకే